నమస్తే మేడమ్ మేడమ్ ఇది సమతా నర్సింగ్ హోమేనా మేడమ్ మేడమ్ నా పేరు స్వాతి మీ పేరు మేడమ్ మేడమ్ నాకు ఒక టెన్ డేస్ నుంచి ఫీవర్ ఉంది మేడమ్ బాగా కోల్డ్ అండ్ కాఫ్ కూడా ఉంది ఆ

వస్తాను మేడమ్ నేను ఒక వన్ వీక్ నుంచి పారాసిటమల్ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాను కానీ ఎలాంటి యూజ్ లేదు మేడమ్ రోజు రోజుకి ఫీవర్ ఎక్కువ అవుతుంది నైట్ టైమ్స్ ఫీవర్ వస్తుంది బాగా కాఫ్ వస్తుంది మేడమ్ ఓకే మేడమ్ ఎంత ఉంటుంది మేడమ్ టెస్ట్లకి కాస్ట్ ఓకే మేడమ్ ఏ టైమ్కి రమ్మంటారు మేడమ్ రేపు ఆర్ ఎల్లుండి ఏ టైమ్కి రమ్మంటారు కొంచెం డాక్టర్ ఉన్న టైమ్కి చెప్తే వస్తాను నేను కొంచెం వీక్గా ఉన్నాను బాగా వెయిట్ చేసేంత ఇది లేదు మేడమ్ ఓకే మేడం థ్యాంక్ యూ ఆ ఓకే థ్యాంక్ యూ మేడమ్ ఆ ఓకే మేడమ్